హలో నమస్తే సార్

ఎస్ సార్ ఎస్ ఆర్ మొబైల్ స్టోర్ చెప్పండి సార్ వన్ ప్లస్ మొబైల్ ఇప్పుడు నలభై వేలకు ఉంది సార్ ఫైవ్ జీ వన్ ప్లస్ లేటెస్ట్ అప్డేట్ వెర్షన్ ఉంది సార్ ఇప్పుడు లేటెస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్లో రిలీజ్ అయిన మొబైల్ వచ్చింది

ప్రజెంట్ అయితే డిస్కౌంట్ ఏం లేదు సార్ ఇప్పుడు ఈ ఆఫర్ మీద ఫోర్టీ థౌజండ్ ఉంది ఫైవ్ జీ మొబైల్ సిక్స్టీ ఫోర్ ఎం పీ కెమెరా సిక్స్టీ ఫోర్ ఎం పీ కెమెరా డ్రాగన్ ప్రోసెసర్ స్టోర్లో స్టాక్ ఉంది సార్ ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది మీరు ఎప్పుడైనా వచ్చి తీసుకోవచ్చు బుక్ చేసుకుంటారా సార్ మీది ఎక్కడ సార్ ఎప్పుడు వస్తారు సార్ అడ్రస్ తెలుసా షాప్ది ఎస్ ఆర్ స్టోర్ మున్సిపాలిటీ ఆఫీస్ రోడ్లో ఉంటుంది సార్ ఓకే సార్ ఓకే థ్యాంక్ యూ సార్